యా సార్ నమస్తే సార్ చెప్పండి ఓకే యా సార్ ఎస్ సార్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ మొత్తం మీకు చెప్తాను అంటే హైదరాబాద్ లో మీరు ఏ టైప్ ఆఫ్ అంటే లొకేషన్స్ ఉన్నాయి కదండి మీరు హిస్టారికల్ లొకేషన్స్ చూడాలి అనుకుంటున్నారా లేదంటే క్రికెట్కి సంబంధించిన ఆర్ స్పోర్ట్స్కి సంబంధించిన ఏమన్న స్థలాలు చూడాలి అనుకుంటున్నారా అంటే ఏ టైప్ ఆఫ్లో మీరు చూడాలి అనుకుంటున్నారు అంటే మనకు హిస్టారికల్ ప్లేసెస్ అంటే మనకు సపరేట్ డిస్కౌంట్ ఇస్తాం అండి స్పోర్ట్స్కి సంబంధించి అయితే సపరేట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే మనకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మీకు అంటే చాలా తక్కువ కాస్ట్లో ఫుడ్ అండ్ అకామిడేషన్ అండ్ రెస్టారెంట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం అంటే మేము ఉండడానికి మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాము ఓకే అండి హిస్టారికల్స్ చూస్తున్నారా ఓకే అండి అయితే మీకు హిస్టారికల్కి సంబంధించి మేము కొన్ని ప్లేసెస్కి తీసుకు వెళ్తాము అండ్ అంటే మేము తీసుకువెళ్తాం అంటే మీకు ఒక గైడ్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అన్నమాట సో ఆ గైడ్ మీకు ప్రతిది తిప్పి చూపిస్తారు అండ్ వాటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆఫ్టర్ అండ్ దట్ మీరు మళ్ళీ హోటల్కి రావడం చెక్ ఇన్ అవ్వడం అండ్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా వెబ్సైట్లో మీకు ప్రొవైడ్ చేస్తామ అండి అయితే మీకు హోటల్కి సంబంధించి అయితే మీకు ఒక రూమ్ని బట్టి మీకు హోటల్కి సంబంధించినవి మీకు ప్రొవైడ్ చేస్తాం ఇంత పర్సంటేజ్ డిస్కౌంట్ అని అండ్ గైడ్కి సంబంధించి మళ్ళీ సపరేట్గా మీకు పర్సంటేజ్ ఉంటుంది అంటే అంత టైప్ ఆఫ్ డిస్కౌంట్ అంటే ఇప్పుడు ఉన్న ఫెస్టివల్ ఆఫర్ బట్టి ఇప్పుడు కొంచెం కొంచెం డిస్కౌంట్ ఇస్తు ఉంటున్నాం అండి అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఇప్పుడు చూడాల్సినవి డిఫరెంట్ అంటే హిస్టారికల్ ప్లేసెస్ అన్నారు కాబట్టి వాటికి సంబంధించి మాకు ఉన్న డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సంట్ ఉందండి సో మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సంట్ తగ్గించి దానికి సంబంధించి మేము పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది సార్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రస్టెడ్ మీకు ఇంట్రస్ట్ ఉంది అనుకుంటే మీ డీటెయిల్స్ నాకు చెప్పినట్లయితే మా దాంట్లో మా వెబ్సైట్లో పెడతాము అంటే బుక్ చేస్తాము ముందుగా అంటే మీ టికెట్స్ అనేవి మేము బుక్ చేస్తాం అన్నమాట సో మీకు టైం టు టైం మొత్తం అన్నీ చేస్తాము సార్ మీకు అయిపోతుంది ఆన్ టైంలో అన్నీ ఎన్ని డేస్ ఉండాలి అనుకుంటున్నారు దానికి సంబంధించి కూడా మేము అన్నీ కన్ఫామ్ చేసుకుంటాం సార్ కన్ఫామ్ చేసి మళ్ళీ మీకు డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ త్రూ కానీ లేదంటే మెయిల్ త్రూ కానీ మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది యా సార్ ఓకే షూర్ సార్ షూర్ కెన్ యూ సెండ్ మీ యువర్ వాట్సాప్ వాట్సాప్లో ఒకసారి ఈ నెంబర్కి మాకు హాయ్ అని పెట్టండి సో మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది ఆర్ ఎల్స్ మెయిల్ అయిన చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ